చెప్పండి ఏం కావాలి ఓకే ఇంకేమైనా ఉన్నాయా అండి మీరు ఈ వారం ముందు ఏదైనా బయట ఆహారం ఏమైనా తీసుకున్నారా బయట ఎక్కడైనా అవునా అదే నాకు తెలిసి అందువల్లే అయి ఉంటుంది మీకు తరుచుగా ఇలా అవుతుంటుందా లేదా ఈ మ ఈసారే ఇలా అయిందా అయితే అది ఆహారం కారణంగానే అయింది చూసుకోండి న ముందు ఎప్పుడైనా ఇలా బయట తినాల్సి వచ్చినప్పుడు అక్కడ ఆహారం బాగుందా లేదా ముందు చూసి తినండి ఇప్పుడైతే మీకు నేను మందులు వ్రాసి ఇస్తాను ఇంకా ఏమైనా ఉన్నాయా అండి ఫస్ట్ దగ్గు కానీ జలుబు కానీ ఏమైనా ఉన్నాయా మరేం పర్లేదు అండి ఆయన ఇచ్చిన మందులు వాడండి తగ్గకపోతే నేను ఇంకా వేరే గోళీలు వ్రాసి ఇస్తాను అవి కూడా వాడండి ఇంకా మీకు కడుపు నొప్పి తగ్గడానికి నేను ఇప్పుడు ఒక సిరప్ వ్రాసి ఇస్తాను మీకు అది మీకు ఏ దుకాణాలలో అయినా దొరుకుతుంది బయట ఏ మెడికల్ దుకాణానికి వెళ్ళి అడిగినా వాళ్ళు ఇస్తారు అవి మీరు రోజుకి రెండుసార్లు తిన్న తరువాత వేసుకోండి సరేనండి మీకు ఇంకేమైనా ఉంటే మళ్ళీ ఫోన్ చేయండి నేను ఆ చీటీ వ్రాసి మీకు పంపిస్తాను అండి ఇంకా మీ ఇంటి నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలోని మా క్లినిక్ ఒకటి ఉంది అండి మీరు అక్కడికి వస్తే నేను ఉంటాను అండి కార్తికేయ క్లినిక్ అని ఒకటి ఉంటుంది అండి అక్కడికి వచ్చేయండి మరేం పర్లేదు